హ కస్టమర్ అండి రెస్టారెంట్ కదా అండి మీది మీ బిర్యానీ బాగుంటుందని కాల్ ఆర్డర్ చేద్దాం అని వచ్చాము ఫుడ్ ఎలా బిర్యానీ టెస్ట్ ఎలా ఉంటుందండి టెస్ట్ బడ్స్ టేస్ట్ అయితే బాగుంటుందా అండీ ఓకే అండీ ఏమేం బిర్యానీస్ ఉంటాయి అండీ ఓకే అండీ అందులో ఓకే అండీ ఇంకా ఇంకేం మన అన్నానికి సపరేట్గా ఇంకేమైనా ఇస్తారా ఓన్లీ బిర్యానిసేనా అండీ ఓకే అవును మరి తందూరి బిర్యానీ దొరుకుతుందా అండి ఓకే ఫేమస్సా అండీ ఓకే అండి